మీరు నేర్చుకోవాలి అనుకునే ఇప్పటి వరకు వండడం ప్రయత్నించని కష్టమైన వంటకాలు ఏవి ఆ వంటకాలు ఎందుకు కష్టమైనవి నేను నేర్చుకోవాలి అనుకునే వంటలు చికెన్ బిర్యానీ వెజ్ బిర్యానీ ఎందుకంటే అవి నేను ఇంతవరకు వండడానికి ప్రయత్నించలేదు ఎందుకంటే అవి చాలా కష్టం కష్టంగా అనిపిస్తుంది వెజ్ బిర్యానీ అందులో అన్నీ వెజిటేబుల్స్ వేయాలి వాటన్నింటినీ మంచిగా శుభ్రంగా కడిగి వాటన్ని సమాన భాగాలుగా తీసుకొని సమానంగా అండ్ అన్నీ ఒకే పరిమాణంలో తీసుకొని వండాలి ఇంకా వాటిని బియ్యంకి తగ్గ కూరగాయలు ఇంకా రుచికి తగ్గ ఉప్పు కారం అన్నీ వేసి వేయడం జ వేయాలి లేకుంటే అది బాగోదు అన్నం కూడా సరిగ్గా ఉడక ఉడకాలి ఉడకకుంటే బాగోదు అవన్నీ సరి సరిపాళల్లో ఉండాలి కాబట్టి అది నాకు చేయడం రాదు అందుకే అది నాకు చాలా కష్టం ఇంకా చికెన్ బిర్యానీ అది కూడా అంతే ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా ఉంటేనే అది బాగుంటుంది లేకుంటే అది బాగోదు ఇంకా నాన్వెజ్ అంటే చేపలు తల తలకాయ మటను కాలు ఇవి వండడం నాకు చాలా కష్టం ఎందుకంటే వాటికి వండాలి అంటే చాలా అన్నీ అన్నీ విషయాలు తెలిసి ఉండాలి ఉప్పు కారం అది ఎలా ఉడక పెట్టాలి ఎలా చేస్తే ఎలా తొందర అవుతుంది ఇవన్నీ తెలిసి ఉండాలి కాబట్టి అవి నాకు చాలా కష్ట కష్టంతో కూడుకున్న పని